సార్ మేము మొబైల్ షాప్ నుంచి కాల్ చేసాము అదే సెల్ మొబైల్ కోసం బిగ్సి మొబైల్ షాప్ నుంచి కాల్ చేసాము అదే మొబైల్ గురించి మాట్లాడతాను అన్నారు కదా

ఓకే ఏ మొబైల్ గురిం ఏ మొబైల్ కావాలని తీసుకోవాలని అనుకుంటున్నారు బెస్ట్ ఫోన్స్లో అంటే మీకు ఒప్పోలో ఉన్నాయి ఒప్పోలో న్యూగా లాంచ్ అయిన ఒప్పో ఉంది వివో కంపెనీ ఉంది మేము వాడేది ఒప్పో ఒప్పో ఒప్పో ఎయిట్ సెవెన్టీ ఎయిట్ దాని బెస్ట్ క్వాలిటీ ఏంటంటే మీకు ఫీచర్స్ వచ్చి కెమెరా ఫ్రంట్ కెమెరా వచ్చి థర్టీ టూ ఉంటుంది బ్యాక్ కెమెరా వచ్చి థర్టీ ఫైవ్ ఉంటుంది అండ్ అలాగే మీకు లెన్స్ మీరు మొబైల్ తీసుకున్నా సరే కూడా మీకు డిస్ప్లే గ్లాస్ కూడా ఫ్రీగా వస్తుంది అండ్ ఇంకోకటి జిబి వచ్చి ఎయిట్ జిబి ర్యామ్ ఇంటర్నల్ స్టోరే స్టోరేజ్ వచ్చి వన్ ట్వంటీ ఎయిట్ స్టోరేజ్ ఉంటుంది మీకు అలా మీకు ఇంకో అలాగే ఇంకోకటి ఏంటంటే మీరు మొబైల్ తీసుకున్నాక డెఫినిట్లీగా వన్ ఇయర్ మీకు గ్యారెంటీ ఉంటుంది అండ్ మొబైల్ మీరు క్యాష్ కడదామని అనుకుంటున్నారా బజాజ్ ద్వారా తీసుకోవాలని అనుకుంటున్నారా ఈఎమ్ఐ అనేది స్టార్టింగ్లో మీ యొక్క లోన్ లిమిట్ లిమిటన్ బట్టి మీ యొక్క లిమిట్ బట్టి లోన్ అనేది ఫస్ట్ ఎంత స్టార్టింగ్ ఎంత కట్టుకోవాలో దాన్ని బట్టి ఉంటుంది కాస్టింగ్ వచ్చి సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఒకటి స్టార్టింగ్ స్టార్టింగ్ త్రీ థౌజండ్ నుంచి బిల్ అనేది స్టార్ట్ అవుతుంది అది మీ యొక్క లిమిట్ని బట్టి మీరు కట్టుకోవాలి సపోజ్ మీకు థర్టీ థౌజండ్ లిమిట్ ఉంటే మీరు డెఫినెట్లీగా ఫోర్ ఫైవ్ థౌజండ్ స్టార్టింగ్ పే చెయ్యాలి ఫైవ్ థౌజండ్ డౌన్ పేమెంట్ అవుతుంది మిగతాది మీకు టెన్ మంత్స్ కానీ మీకు లేదా ఫిఫ్టీన్ మంత్స్ కానీ అలా ఆ విధంగా మీరు ఎన్ని మంత్స్ అయితే సెలెక్ట్ చేసుకుని కట్టుకోవాలని అనుకుంటున్నారో ఆ మంత్స్ నుంచి మీరు ఎవ్రీ మంత్ కూడా పే చేసుకోవాలి అది కూడా సెకండ్ డేట్ డెఫినిట్లీ

యే షూర్ అన్ని అన్ని బిగ్సిలో అవైలబుల్గా షూర్గా ఉంటాయి

ఓకే ఓకే వచ్చాక కాల్ చెయ్యండి ఓకే థ్యాంక్ యూ రైట్